కొన్నేళ్ళ క్రిందటి పాత మొబైల్స్ ప్రస్తుత స్మార్ట్ఫోన్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి పాత మొబైల్స్ చిన్నవి తక్కువ శక్తివంతమైనవి మరియు తక్కువ ఫీచర్లను కలిగి ఉన్నాయి ప్రస్తుత స్మార్ట్ఫోన్లు పెద్దవి శక్తివంతమైనవి మరియు అనేక ఫ్యూచర్లు కలిగి ఉన్నాయి ఇవి ఇంటర్నెట్కు యాక్సెస్ చేయడానికి ఫోన్ కాల్ చేయడానికి మెసేజ్ని పంపడానికి వీడియోలను చూడటానికి ఆటలు ఆడటానికి మరియు మరిన్నింటినీ చేయడానికి ఉపయోగించవచ్చు మునుపటితో పోలిస్తే నెట్వర్క్ కనెక్షన్ చాలా మెరుగ్గా ఉంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనకు మంచి నెట్వర్క్ కనెక్షన్ లభిస్తుంది మనం మన స్మార్ట్ఫోన్లను ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి ఏదైనా చేయగలము నేను జియో సిమ్ వాడుతున్నాను నేను ప్రతీ నెల ఐదు వందల రూపాయలు డేటా ప్యాక్ను కొనుగోలు చేస్తున్నాను ఈ డేటా ప్యాక్తో నేను ఇంటర్నెట్ను ఉపయోగించడానికి ఫోన్ కాల్ చేయడానికి మరియు మెసేజ్ ఏదైనా పంపడానికి సరిపోతుంది